తెలంగాణాలో మొదటిగా ఉత్పత్తి చేసే ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేసే మెరుగైన పంటలు ఎన్నో ఉన్నాయి కాని వాటిలోనూ కొన్ని ప్రత్యేకమైనటవి ఉన్నాయి వాటిలో మొదటిది పత్తి పత్తి అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది మన బట్టలు వస్త్రాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి వీటిని తయారు చేయడానికి నెయ్యడానికి కీలకమైన వస్తువు పత్తి ఈ పత్తిని ఏ రైతైనా సరే వారు ఒక మెరుగైన మంచి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి సలహాల మేరకు వాటిని మంచి భూమిలో సాగు చేస్తారు మన రాష్ట్రానికి మొదటిగా ఎక్కువ లాభాలను తెచ్చే పంట పత్తి

వాటికి మంచి విత్తనాలను వాడి సరి అయిన సమయంలో నీటిని అందుబాటులో వాటికి ఎప్పటికప్పుడు వాటిని వేస్తూ ఉంటే మనకు మంచి దిగుబడి వస్తూ ఉంటుంది మనకి పత్తి అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఎన్నో మంచి పెద్ద పెద్ద కంపెనీలకి మొదటిగా బట్టలు నేసే కంపెనీలకి మెరుగ్గా ఉపయోగపడేది పత్తి కాబట్టి మన రాష్ట్రంలో ఎక్కువ దిగుబడి దాని నుంచే చేస్తారు అట్లాగే వీటికి ఎంతో మంది సేద్యం చేసే రైతులు ఎంతోమంది ఎక్కువ దిగుబడి రావడానికి ప్రత్యేక కాలంలో వారు వారి పంటలను ఎక్కువగా పత్తిని వేయడానికి మొగ్గు చూపుతారు

ఒక పరిధి కాలంలోనే వీటిని పండిస్తారు వీటిలో ఎంతో అత్యధిక లాభం వస్తుంది రైతు ఒక వంతు దీంట్లో వారి పైసలను పెడితే వాళ్ళకి మూడు రెట్ల ఎక్కువ లాభం వస్తుంది వీటి తర్వాత ఇంకా ఎన్నో ప్రముఖమైన పంటలు ఉన్నాయి వాటిలో మూడవది మనకు పత్తి తర్వాత మొక్కజొన్న తర్వాత గోధుమలు మనకి గుర్తుకొస్తాయి గోధుమల్లో మనకి ఇప్పుడు ఎక్కువగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు గానీ ఏవైనా సరే గానీ మొదటిగా వాటిని బేకరీల్లో ఇంకా

ప్రత్యేక కాలంలోనే వాటిని పండిస్తారు మూడవది గోధుమలన్ని మీకు ఎలాగో తెలిసిందే తర్వాత వరి ఇంకా మనకి మిర్చి ఇలా ఎన్నెన్నో మంచి మంచి పంటలు ఉన్నాయి ఇవన్నీ కూడా రైతులకు ఎంతో లాభాలను చేకూరుస్తాయి మన రాష్ట్రంలో అత్యధిక దిగుబడిని పెంచేది మాత్రం మొదటి పంటల్లో వచ్చేది పత్తి ఇంకా మొక్కజొన్న ఇంకా మంచి మెరుగైన మిర్చి ఇలాంటివి మంచిగా మనకి రైతులకు లాభాలను తెచ్చే పంటలు